అంటువ్యాధులు రాకుండా జాగ్రత్త జాగ్రత్త పడ్డాము నీళ్ళు మురికి కాలువలో జలదారుల్లో ఉండకుండా శుభ్రం చేసుకోవాలి బ్లీచింగ్ కొట్టుకోవాలి నగరంలో డెంగ్యూ మలేరియా ఎక్కువగా వ్యాపిస్తుంది అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దోమలు లేకుండా చూసుకోవాలి కుండీల్లో నీళ్ళు ఎక్కువగా ఉండకూడదు ఖాళీ చేసి శుభ్రం చేయాలి దోమలు రాకుండా ఉపయోగించడం ఆమోదించబడిన దోమలు ఇకస్కాల్ను చర్మంపై వాలకూడదు దోమల వలన నిద్ర పోయేటప్పుడు ఏ ఉపయోగం లేకుండా దోమ కుట్టకుండా దోమతెరలు వాడాలి మనం వ్యక్తిగతంగా పరిశుభ్రంగా శరీరాలని బాగా కప్పి ఉంచుకోవాలి పొడవాటి చేతులు కాళ్ళు కప్పే దుస్తులు గుడ్డలు దుప్పటి బాగా కప్పుకోవాలి ఒంటి నిండా నిద్ర పోయేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలం లేదా ఉపయోగం లేదు మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి చెత్తను నిలువకుండా పారేయాలి ప్రదేశాలు శుభ్రంగా చూసుకోవాలి అందువల్ల డెంగ్యూ మలేరియా వ్యాప్తి రాకుండా ఉండాలి అంటే దోమ తెరలు వాడాలి మనం బ్లీచింగ్ బాగా చల్లాలి జాగ్రత్తలు పాటించాలి అందువల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది ముఖ్యంగా బ్లీచింగ్ చల్లుకుని మురికి కాలువలు శుభ్రం చేసుకోవాలి ఎటువంటి నీళ్ళు నిలువ లేకుండా ఉంచుకోగలగాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటాము అందువల్ల కొందరు ఏం చేస్తున్నారు అంటే అక్కడే గలీజ్ చేసి అక్కడే అన్నం తినడం పడుకోవడం అన్నీ చేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఎందుకు అంటే వాళ్ళకి టైఫాయిడ్ కానీ మలేరియా కానీ వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ముఖ్యంగా చిన్న పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు శుభ్రంగా చేతులు కడగాలి సోప్ వేసి శుభ్రంగా స్నానం చేయించాలి మంచి బట్టలు వేయాలి జాగ్రత్తగా పాటించాలి అందువల్ల మలేరియా వ్యాప్తి రాకుండా నిర్మూలించగలము జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చిన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దుస్తులు వేయాలి గుడ్డ బాగా కప్పాలి